ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక కళాకాలం దీని ఆంధ్రప్రదేశ్లో జనాభా సుమారుగా అయిదు కోట్లు పైన ఉంటారు వివిధ రకాల వైద్య విద్య ఆరోగ్య ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఆంధ్రప్రదేశ్లో తరచుగా జరుగుతు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ పాడి పంటలకు మూలాధారం ముఖ్యంగా గోదావరి జిల్లాలలో పసుపు పసుజస్త్రాలు కానీ పాడి పంటలు కానీ బహు ఎక్కువగా పండుతు ఉంటాయి వైద్య విద్య ఆరోగ్య విషయాలలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవడం జరుగుతాయి ప్రతి సంవత్సరం వార్షిక పండుగలు సంక్రాంతి భోగి కనుమ ఇటువంటి పండుగలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతు ఉంటాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రకరకాల భాషలు ఉన్నాయి తెలుగు హిందీ ఇటువంటి ఉర్దు సంస్కృతం ఇలాంటి భాషలు ఎంతో మంది ఎక్కువగా వాడుతు ఉంటారు వాడుక భాషలలో కూడా అనేక రకాల భాషలు వాడుతు ఉంటారు వైద్యులు చికిత్స పొందడానికి ఆసుపత్రులకు వెళుతు ఉంటారు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా పంటలు ఎగుమతి దిగుమతి జరుగుతు ఉంటాయి ప్రతి కళాశాలలోను ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవడం జరుగుతుంది మందిరాలలోని మందిరాలలో అంగరంగ వైభవంగా పండగలు జరుపుతు ఉంటారు భోజనాల విషయాలలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో కానీ కట్టుబాట్లలో కానీ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా వారి దుస్తులపై ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటారు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కట్టు బట్ట కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది